నాకు అన్నిటికంటే అంటే ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చేది సినిమాలు అందులో తెలుగు సినిమాలు ఎందుకు అంటే నా మాతృభాష తెలుగు కాబట్టి నేను ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తాను నేను రోజుకి ఒకొకసో ఒకటి నుంచి రెండు సినిమాలు చూస్తాను అలాగే నా ఎలా ఎలాంటి కొత్త సినిమా వచ్చినా కూడా వెంటనే థియేటర్ వద్ద సినిమా థియేటర్ వద్దకు వెళ్ళి ఆ సినిమాను చూస్తాను అది ఏ సినిమా అయినా సరే నేను వదిలిపెట్టను మన తే అదికూడా మన మాతృభాషలా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం నాకా నాకు అలాగే యాక్టింగ్ కూడా ఇష్టం అందుకనే నేను సినిమాలు ఎక్కువగా చూస్తాను రీసెంట్గా వచ్చిన అటువంటి ఒక సలార్ మూవీ ఒక ఇద్దరు స్నేహితులు మధ్య ఉండే ఉండే ఒక ఆకర్షణ ఒక మిత్రం మిత్రం ప్రేమ అ అభిమానాలు ఎలా ఉంటాయి అనేది చూపించింది అలాగే ఆ మిత్రులు ఇద్దరూ విడిపోతారని కూడా తెల్ తెలిపింది మూవీ కానీ ఎందుకు అనేది మనకు తర్వాత్ తర్వాతి భాగంలో చూపించడం జరుగుతుంది ఆ మూవీ చిత్రీకరణలో చాలా అద్భుతంగా అద్భుతంగా చేసారు అందులో ఉన్న అటువంటి బిజిఎం కానీ ఆ గ్రాఫిక్స్ కానీ చాలా అద్భుతంగా చేశారు మన ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్కి ఒక మూడు ఐదు సంవత్సరాల తర్వాత ఒక మంచి హిట్ అనేది ఇచ్చారు నాకు ప్రభాస్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే అందరికన్నా కొంచెం న్యాచురల్గా ఉంటాడు తన బాడీ కానీ అదే తన కటౌట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది తనకి ఎలాంటి సినిమాస్ అయినా సరే చాలా అద్భుతంగా సూట్ అవుతాయి ఇంకా తన తన యొక్క ప్రవర్తన అది కూడా చాలా బాగుంటుంది తన సమాజసేవ కూడా చాలా బాగా చేస్తాడు ప్రభాస్ అందుకని నాకు ప్రభాస్ అంటే ఇష్టం ఈ సలార్ మూవీలో తన స్నేహితుడితో ఉన్నటువంటి తన తన యొక్క ప్రేమను అతనంటే తనకు ఎంత ఇష్టము అనేది చూపిస్తాడు తన స్నేహితుడిని ముట్టుకుంటే తనకు ఎంత కోపం వస్తుంది అనేద్ అనేది చూపించడం జరుగుతుంది తన తల్లి తల్లి మాట జవదాటకుండా తన స్నేహితుడు వచ్చి పిలిచినప్పుడు తన తల్లిని వెళ్ళి అడిగి అప్పుడు వెళ్తాడు అలాగే అక్కడ వచ్చినటువంటి వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఎందుకూ అనేది చాలా సందర్శనీయతంగా ఒక పెద్ద ప్రశ్నగా వెలువడింది ఇప్పుడు అది వచ్చే తర్వాతి భాగంలో చూడవచ్చు అలాగే నాకు అందులో నచ్చిన ఇంకో మూవీ బాహుబలి బాహుబలి బాహుబలిలో ఆ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చెక్కిన తీరు మాత్రం చాలా అద్భుతం అది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అది మన రామోజీ ఫిలింసిటీలో ఇప్పటికి కూడా ఉంది అదంత సెటప్పు అలాజి రెండు భాగాలుగా తీయడం జరిగింది అందులో ఆ సామ్రాజ్యంలో బాహుబలి చేసిన అటువంటి తన రాజసేవ ఎంతో గొప్పది నిజంగా అలాంటి రాజులు ఉండరు త చాలా తక్కువ మన రాజమౌళి గారు ఆ సినిమాని చెక్కడం అనేది చాలా అద్భుతమైన విషయం ఆ రెండు ఆ రెండు భాగాలలోను స రెండు రెండు కూ రెండు కూడా చాలా బాగా హిట్ అయిపోయాయి మొదటి భాగం ఆరు వందల ఆరు వందల యాభై కోట్లు రెండో భాగం పద్దెనిమిది వందల కోట్లు ఆ రికార్డుని ఇప్పటివరకు ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేకపోయారు ఇప్పుడు వచ్చిన హీరోలల్లో ఒక ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చింది అది పదమూడు వందల కోట్ల దగ్గరనే ఆగిపోయింది కాబట్టి బాహుబలిది మొదటి స్థానంలో ఉంది ప్రభాస్ అందుకనే ప్రభాస్ అంటే చాలా ఇష్టం అందులో చా అందులో యాక్టింగ్ కానీ అందులో వాడిన గుర్రాలు కానీ చాలా అద్భుతంగా వాటికి ఆ ట్రైనింగ్ ఇచ్చి చేశారు అలాగ అలాగే తన పాటలు కానీ అందులోని పాటలు బిజిఎం ఆ మ్యూజిక్ మాత్రం అసలు చెప్పతగింది కాదు అంత అద్భుతంగా ఉంది అందులో తన నటన కానీ రానా ఇంకా రానా నటన కూడా తనకు చాలా బాగా సెట్ అయ్యింది విలన్గా విలన్గా ఎప్పుడూ చూడలేదు రానాని ఆ సినిమాలో చూడటం మొ మొట్టమొదటిసారి అందులో చాలా బాగుంది తన నటన ఇంకా అనుష్క కూడా అనుష్క తమన్నాగారి నటన కూడా చాలా బాగుంది వాళ్ళ ఫైట్స్ వాళ్ళ కత్త కత్తి తిప్పడాలు ఇంక వాళ్ళ గుర్రపు స్వా స్వారీలు అవి కూడా చాలా బాగా నచ్చాయి సత్యరాజ్ కూడా చాలా అద్భుతంగా నటించాడు ఇంక రాజమాత శివగామీ దేవి అనేది అది కూడా అస్సలు మర్చిపోలేని సంఘటన అది ఆమెది మాత్రం చాలా అద్భుతమైనటువంటి నటన ఇంకా ఈ ట్రిపుల్ ఆర్ మూవీలో ట్రిపుల్ ఆర్ మూవీ కూడా మా రాజమౌళి గారు తీయడం జరిగింది అది కూడా స్నేహితులు గురించి ఉంటుంది ఇద్దరు స్నేహితులు అల్లూరి సీతా సీతారామరాజు ఇంకా కొమరం భీమ్ వాళ్ళిద్దరూ కలిసి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా పడగొట్టి తన వాళ్ళకు ఆయుధాలని ఇచ్చి ఇస్తారో వాళ్ళకి చదువు నేర్పిస్తారో అలాంటి విషయాల గురించి ఉండటం జరిగింది అందులో ఆలియా భట్ గారి నటన కూడా చాలా అద్భుతంగా ఉంది అందులో ఉన్న బిజిఎం కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ అది బ్యాక్గ్రౌండ్స్ కానీ చాలా బాగా అద్భుతంగా ఉండడం జరిగింది ఇంకా అందులో ఉన్న అటువంటి ఆఖరి ఆఖరి ఫైట్లు మన రాంచరణ్ గెటప్ కూడా చాలా బా చాలా బాగుంటుంది ఆఖరికి వాళ్ళ తల్లికి ఇచ్చిన మాట కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వాళ్ళకు తుపాకులు వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరికీ తీసుకుని వేళ్తాడు ఆ బాణాలతో చేసిన అటువంటి ఫైట్ కూడా చాలా బాగుంటుంది ఇంక మన కొమరం భీమ్ అయితే ఫ్రెండ్ అని చెప్పి తనకి హెల్ప్ చెయ్యాలని చెప్పి మళ్ళీ తిరిగి తిరిగి తనకోసం వస్తాడు రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ గారు అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇద్దరు కలిసి చేస్తారు తనకు తనకి కాళ్ళకి దెబ్బ తగిలినప్పటికీ కూడా ఆ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు అది చాలా అద్భుతం అది